హలో హలో చెప్పండి

టూరిస్ట్ గైడే గైడే గైడే కదండీ మీరూ ఇంక రాంగ్ నెంబర్ ఏమన్నా వచ్చేసిందా అండి చెప్పండి రిమైనింగ్ డేస్ ఉండదాండి ఓన్లీ మంగళవారమేనా ఓకే ఓకే దర్శనం ఏం అవుతుందండి ఆ రోజు మామూలుగా వెళ్ళి జాతర చూసి వచ్చేయడమేనా బస్సులో ట్రైన్ అవైలబిలిటీ ఉందండి ట్రైన్ అవైలబిలిటీ ఉందాండి ఓకే రిజర్వాయర్ ఏంటి ఏంటండీ ఫేమస్ దానికి దాని గురించి ఏమన్నా డీటెయిల్స్ తెలిస్తే చెప్పండి కొద్దిగా ఓకే ఓకే ఫోటోగ్రఫీకి బాగుంటుందంటారు రిజర్వాయర్ ఫోటోగ్రఫీకి బాగుంటుంది రిజర్వాయరు ఓకే మంగళవారం మంగళవారం అండి మిగతా రోజులు కూడా ఫ్యా ఫ్యామిలీ వస్తుందండి ఫ్యామిలీ సరే సరే అండి అమౌంట్ ఏం చెప్పలేదండి టూ థౌసండ్ అండీ దేనికండి ఎన్ని రోజులు తిప్పుతారు దానికి ఎంత అండి దానికి వేరే రేట్లు ఏమన్నా ఉన్నాయా అదే మామూలు నార్మల్ దర్శనానికి అది లేటవుతుందండి సరే అండీ సరే అండీ ఆ సరే సరే అండీ